హలో నమస్తే అండీ అవునండీ చెప్పండి ఏం ఏం ఆర్డర్ చేస్తారు ఓకే అండీ ఓకే ఓకే నేను ఆ రెండిటిలో మాత్రం కొంచెం తగ్గించి మీకు మెన్షన్ చేసి పంపిస్తానండీ పైన స్పైస్ తక్కువ వేసివున్నాను అని చెప్పేసి ఆ రెండు సెపెరేట్గా ఈ రెండు సెపెరేట్గా ప్యాక్ చేసి పంపిస్తాను ఏ టైమ్కి డెలివరీ ఇవ్వాలండీ మేము నార్మల్గా వచ్చేసి ఫార్టీ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపలే డెలివరీ ఇచ్చేస్తాము ఓకే ఓకే అండీ మేము హాఫ్ ఆన్ అవర్లోనే డెలివరీ చేసేస్తాము వన్ థర్టీ లోపు వన్కే వచ్చేస్తుంది ఇప్పుడు టైమ్ అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది కదా వన్ థర్టీ లోపల డెలివరీ చేసేస్తాము మీ అడ్రస్ కొంచెం చెప్పండి ఓకే రాము గుడి స్ట్రీట్ ఆర్కే వీధి ఓకే సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ బార్ ఓకే అండీ మీరు క్యాష్ ఆన్ డెలివరీనా లేకుంటే ఫోన్పే చేస్తారా బిల్ వచ్చేసి థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయింది ఓకే అండీ క్యాష్ ఆన్ డెలివరీ చేసేయండి మా డెలివరీ బాయ్ వచ్చినపుడు కొంచం కాల్ లిఫ్ట్ చేయండి ఏరియా దగ్గర వచ్చాక కాల్ చేస్తాడు తర్వాత వచ్చేసి ఆ స్ట్రీట్ కొంచెము దూరంగా ఉంది ఇక్కడ నుంచి మేము వన్ ఫిఫ్టీన్ అట్లా పడుతుందండీ డెలివరీ చేయడానికి ఓకేనా ఓకే అండీ వన్ ఫిఫ్టీన్ లోపల వచ్చేస్తాము ఓకేనా డెలివరీ బాయ్ వచ్చి కాల్ చేస్తాడు లిఫ్ట్ చేయండి ఓకే అండీ థ్యాంక్ యూ అండీ